మా ఊరిలో ప్రజలు అయితే చిన్నగా జ్వరం వచ్చినప్పుడు ఏదన్నా దగ్గు జలుబు ఉన్నప్పుడు పిహెచ్ సెంటర్కు వెళ్తారు బాగా జ్వరం ఇట్లా తగ్గకుంటా ఉండి బాగా పేయిన్స్ ఉండి అది ఎక్కువ అయినప్పుడు జబ్బు ఎక్కువ అయినప్పుడు ఇంకా వాళ్ళైతే ఉన్నవాళ్ళైతే ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్తారు పేద ప్రజలు అయితే ఎంజీఎం హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడికి వెళ్ళి చికిత్స బాగా చేస్తారు అక్కడ ఫీజు ఉండదు టెస్టులు చేయడం కానీ స్కానింగులు తీయడం రిపోర్ట్స్ కానీ మంచిగానే ఇస్తారు బానే ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి కూడా డబ్బులు తీసుకోరు బాగా చూస్తారు అక్కడ కూడా వాళ్ళ రెస్పాండింగ్ కూడా బాగుంటుంది త్వరగా వెళ్ళి చూసుకునేలాగా ఉంటుంది మనకు నచ్చే విధంగా ఉంటుంది పేద ప్రజలకు యూజ్ఫుల్ గవర్నమెంట్ హాస్పిటల్ బాగా బావుంటుంది అక్కడ కూడా ఫెసిలిటీ